మన భారతదేశంలో సాంకేతికంగా అదే వ్యాపారవేత్తలు లేకపోతే పారిశ్రామిక వేత్తలు కొన్ని మార్పులు అనేవి తీసుకొచ్చారు అందులో నాకు తెలిసిన వారు ఎవరంటే అంబానీ అలాగే రతన్ టాటా గారు అలాగే సాంకేతికిక విషయానికి వస్తే ఉన్నారు కదండీ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ అది అది పెట్టిన ఆయన వీళ్ళు నాకు ఎంతగానో మన భారతదేశాన్ని కొన్ని మార్పులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అంబానీ గారు మనకి జియో అనేదాన్ని ప్రవేశపెట్టారు మొదట్లో జియో సిమ్లు ఎవరు తీసుకుంటారు అనుకునేవారు అవి ఫ్రీ గా ఇచ్చేస్తున్నారు అని అనుకునేవారు కానీ మొదట్లో ఉచితంగా ఇచ్చినప్పటికీ ఇప్పుడు నెట్వర్క్ అనే రంగంలో జియో అనేది మొదటి స్థానంలో ఉంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు జియో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటిలో ఒకటైన జియో సిమ్ ఉండడం అనేది మనము చాలా చూస్తూనే ఉన్నాము జియో కు జియో అనేది మిగతా ఐడియా ఎయిర్టెల్ మీద రీఛార్జ్ అనేది కొంత తక్కువలో ఉండడం గమనంగా గమనార్ధంగా మారింది ఇలా ఈ రీఛార్జ్ అనేది తక్కువ ఉండడంతో పరా ప్రజలందరూ జియో నీ ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది ఇలాగా జియో ఫైబర్ అనేది కొత్తగా నెట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫైబర్ నెట్ అనేది వాళ్ళు ప్రవేశ పెట్టదామని చూస్తున్నారు అది చాలా ఇంటిలో కూడా పెట్టడం జరిగింది ఇలాంటివన్నీ చేస్తూ వారు సాంకేతికంగా ఎన్నో మన భారతదేశంలో చేసిన మార్పులు ఒకటి రెండు కాదు చాలా చేశారు అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నారాయణమూర్తి గారు అలాగే వా ఆవిడ సతీమణి గారు వీరిద్దరూ కలిసి అప్పట్లో ఇన్ఫోసిస్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ శతాబ్దంలో పెట్టారు ఇప్పుడు అప్పుడు వారికి పెట్టడానికి డబ్బు లేకపోతే వారి భాగస్వామి అయిన భార్య గారు వారి బంగారం అమ్మి ఇచ్చారని చెప్పారు ఆ ఇచ్చిన డబ్బులు వచ్చిందాంతో ఈయన ఇన్ఫోసిస్ అనే కంపెని నీ స్థాపించారు స్థాపించిన అప్పటి నుంచి ఇప్పటివరకు అది ఎన్ ఎంతో మందికి యువతకు ఉద్యోగాలు ఇవ్వటము ఇలాంటివన్నీ చేసింది కొన్ని కంపెనీ లకు ఇది మార్గదర్శకంగా కూడా మారింది మన భారతదేశంలో యువతను అలాగే మన ప్రజలు సాంకేతికంగాను అలాగే కొన్ని సామాజిక సొసైటీ లో కూడా ఎన్నో మార్పులను తీసుకొచ్చడంలో ఈ ఇన్ఫోసిస్ అనే కంపెనీ కూడా ఎంతో కృషి చేసింది గత కొన్నేళ్లలో మన జీవితంలో వచ్చినా మార్పులనే నేను నాకు తెలిసి ఇవి నేను ముందుగా గమనించినవి ఆ జియో అనేది ఉచితంగా ఇస్తున్నారు ఎవరు తీసుకుంటారు అని నేను అనుకున్నాను కాకపోతే అదే కొన్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత నెట్వర్క్ సంస్థల అన్నిట్లోనూ ముందు ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇలాంటివి రతన్ టాటా గారు ఆ టాటా ఫోన్ కార్లు దాంట్లో కొత్త కొత్త ఆధునికతను తీసుకురావడం అనేది తీసుకొచ్చి మన భారతదేశానికి పరిచయం చేయడము ఇలాంటివన్నీ చేయడం కూడా నేను చాలానే చదివాను ఇవి నేను మన భారతదేశంలో మన జరిగిన కొన్ని మార్పుల్లో నాకు అత్యంతగా గుర్తున్నవి అలాగే నేను చదివినవి ఇవి